హలో హలో నమస్తే మ్యాడం అవును మ్యాడం కిషోర్ క్యాబ్ డ్రైవరే అండి ఓకే మ్యాడం ఎక్కడ నుంచి అండి ఓకే మ్యాడం కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకే మ్యాడం ఎంత మంది వెళ్తారండి ఫైవ్ మెంబెర్స్ మ్యాడం ఓకే అండి ఏ డేట్న వెళ్తారండి ట్వంటీ ఫోర్త్న వెళ్దాం అనుకుంటున్నారా అండి ఓకే మ్యాడం అవును ఏజ్డ్ పీపుల్స్ గట్టా ఎవరన్నా ఉన్నారా మ్యాడం ఎంత మంది అండి ఏజె ఏజ్డ్ పీపుల్స్ వచ్చి టూ మెంబర్స మ్యాడం పర్లేదు అండి అయితే మీరు టోటల్గా ఎయిట్ మెంబెర్స్ వస్తారా అండి ఓకే మ్యాడం అయితే మీకు మాములుగా మినీ క్యాబ్ ఒకటి పెడతాం మ్యాడం మినీ క్యాబ్ ఒకటి ఎరేంజ్ చేస్తాము అది మీకు మంచిగా ఉంటుంది మ్యాడం అంటే ఏజ్డ్ పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అలాగే మీరు అక్కడ గుంటూ గుంటూరెళ్ళి మళ్ళి వచ్చేస్తారా మ్యాడం లేకపోతే గుంటూరులో స్టే చేస్తారా అండి గుంటూరు వెళ్ళి అక్కడ ఉండిపోతారా అండి లేకపోతే మళ్ళొచ్చేస్తారా మళ్ళి రిటన్ వచ్చేస్తారా కాకినాడ మరి లేపోతే మళ్ళీ అంటే అక్కడికెళ్ళేవరకు చెప్పలేరా మ్యాడమ్ మీరు ఓకే ఓకే అలా మీరు అక్కడే గానీ ఉండాలనుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ అనేవి వెయ్యాలి పడతాయి ఓకేనా అండి అలా అయితే ఓకేనా అండి అదే మీ డ్రైవర్ అక్కడ డ్రైవర్కి రెసిడెన్సీ కూడా మీరే ఇవ్వాలి అలాగే డ్రైవర్ కూడా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి మ్యాడం డ్రైవర్కి అలాగే మీరు మీరు ఈ రోజుకి ఉన్న చార్జెస్ కన్నా రేపు ఎక్స్ట్రా ఎక్స్ట్రా చార్జెస్ కూడా పడతాయి మీకు ఓకేనా మ్యాడం ఓకే మీకు మంచి డ్రైవర్నైతే పంపిస్తాను నేను అంటే మీకు దూరంకి కావాల్సింది కాబట్టి మంచి డ్రైవర్ని పంపిస్తాను మీకు డ్రైవర్ ఫోటో అలాగే డ్రైవర్ డీటెయిల్స్ పెడతాను మ్యాడం మీరు ఎక్కడికి రావాలి మీ లొకేషన్ నాకు పంపండి నేను డ్రైవెర్ని పంపుతాను ఓకే మ్యాడం టోటల్గా ఫోర్ తౌసండ్ అవుతుంది మ్యాడం అవును మ్యాడం ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం